నేను అంటే మా నేను ఉండేది ఒక గ్రామంలో అండి మన నేను పట్టణాలకు తరచు అంటే తరచు అంటే వెళ్తూ ఉంటాను అంటే ఏ పనుల మీద ఎక్కువగా వెళ్తావు అంటే ప పల్లెటూర్లో ఉంటాం కాబట్టి మాకు పొలం పనులు ఎక్కువ అండి పొలం పనులు ఎక్కువగా చేస్తాం పొలంలో ఉపయోగపడే ధాన్యాలు కావచ్చు పొలానికి పంటకి కొట్టే రసాయనాలు కావచ్చు పంటకు వేసే ఎరువులు కావచ్చు ఏదైనా సరే అవన్నీ మేము పట్టణాలకు వెళ్తూ పట్టణాలకు పట్టణానికే వెళ్ళి తీసుకోని వస్తూ ఉంటాం అట్లా నేను మాది ఒక చిన్న మారుమూల పల్లెటూరు అంటే చిన్న గ్రామం ఉండేవాడిని ఏవే పనుల కోసం ఎక్కువగా వెళ్తూ ఉంటాము అంటే పొలం పనులు పొలం పనుల కోసం వెళ్తూ ఉంటాము మరియు ఇప్పుడు ఇప్పుడు పల్లెటూర్లో మా దగ్గర ఒక టూ వీలర్ బైక్ ఉంది అండి బైక్ ఎప్పుడైనా బైకుకు సంబంధించినవి ఏమైనా తీసుకురావాలి అంటే పట్టణానికి వెళ్ళాల్సి వస్తుంది మా ఊర్లో ఇప్పుడు మా దగ్గర ఏదైనా చిన్న ఫంక్షన్ అయినా కానీ చిన్న ఏదైనా అయినా కానీ దానికి సంబంధించిన ఆ సరుకులు అన్ని పట్టణానికి తీసుకోని పట్టణానికి వెళ్ళి తీసుకోని వస్తూ ఉంటాం తరచూ వెళ్తామంటే ఇప్పుడు ఎవరైనా సరే అవసరాన్ని బట్టి చేస్తారు ఏదైనా పనిని ఇప్పుడు తరచూ అంటే మాకు ఎప్పుడు అవసరం ఎప్పుడు పని ఉంటె ఎప్పుడు అంటే పట్టణానికి వెళ్ళాల్సిన అవసరం ఎప్పుడుంటే అప్పుడు వెళ్ళి పట్టణానికి వెళ్ళి సరుకులే కానీ మేము వెళ్ళిన సంబంధ మేం వెళ్ళినా సమస్య గురించి సమస్య అంటే ఏదైనా సామాను తీసుకురావడానికి దేని గురించి అయితే వెళ్ళామో ఆ సామా సామాను తీసుకురావడానికి కానీ పట్టణానికి వెళ్తూ ఉంటాం ఇగ గ్రామానికి విషయానికి వస్తే మేము మాది ఒక గ్రామం మా చుట్టుపక్కల ఇక్కడ గ్రామాలే ఉంటాయి ఇక మేము ఇంకో గ్రామాలకు ఎందుకు వెళ్తూ ఉంటాము అంటే ఇప్పుడు పంటలు పండించడం గ్రామాలల్లో ఎంతో ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ అంటే అందరూ గ్రామాలలో అందరూ పంటలు పండిస్తూ ఉంటారు మేము పంటలు పండిస్తూ ఉంటాము వేరే గ్రామాలకి అంటే పంటలు తీసుకురావడానికి పంటలు అంటే ఇప్పుడు ఆకుకూరలు కూరగాయలు ఇవన్నీ వేరే గ్రామాలలో మనకు తెలిసిన వాళ్ళ దగ్గరన కానీ నువ్ లేకపోతే మనమే మనం వేరే వాళ్ళ దగ్గర వేరే ఊర్లో అంటే కౌలు వేసుకున్న భూమిలో కానీ పంట మనం అంటే పంట పండించాలి అనుకోండి ఇప్పుడు ఆ అంటే గ్రామానికి వెళ్ళి ఆ గ్రామంలో ఆ ప పొలంలో మనం పని చేసుకోని ఆ పంటని మనం తీసుకోని వచ్చి అంటే మనం కష్టపడ్డాం మనం తెచ్చుకోని అమ్ముకుంటాం కాబట్టి ఇంక గ్రామాలలకు ఎక్కువగా అంటే గ్రామాలకు తరచుగా వెళ్తూ ఉంటాము అండి ఇక పట్టణాల విషయానికి వస్తే ఈ ఏదైనా పని అంటే ఏదైనా పని అవసరం ఉన్నప్పుడు ఏదైనా సరుకులు అవసరము ఉన్నప్పుడు పట్టణానికి ఖచ్చితంగా వెళ్ళాల్సిందే ఎందుకంటే పల్లెటూరులో అంటూ ఏది దొరకదు పల్లెటూర్లో ఎక్కువగా యే పల్లెటూర్లో పట్టణంలో దొరికే సామాన్లే అసలు పల్లెటూర్లో దొరకవండి ఎందుకంటే పల్లెటూర్లో పెట్టరు అలాంటి షాప్సే కానీ ఎవరు కానీ అమ్మరు ఎందుకంటే పల్లెటూరు కదా ఎవరు కొంటారు అని చెప్పి అనుకుంటారు అందుకే పట్టణాలలో షాప్స్ ఉంటాయి పట్టణానికి వెళ్ళా వెళ్తాము ఏదైనా అవసరం ఉంటే పోతాము తీసుకుంటాము మా వస్తాము గ్రామానికి మళ్ళీ తిరిగి వస్తాం ఎక్కువగా చేసే పనులు ఏంది అంటే ఇప్పుడు పట్టణానికి ఎందుకు వెళ్తాము అంటే ఎక్కువగా మనకు యే సామాన్లు కావాలి అన్నా పట్టణానికి వెళ్ళాల్సిందే ఇప్పుడు మన దగ్గర ఉన్న దావత్ అయినా కానీ ఏదైనా ఫంక్షన్ అయినా కానీ మనము ఏదైనా బండి కొత్త బండి కొనుకోవాలి అన్నా కానీ ఏదైనా మన ఇంట్లోకి వాడే సరుకులు తేవాలి అన్నా కానీ పట్టణానికి వెళ్ళాల్సిందే అలా తరచూ నేను కూడా పట్టణానికి వెళ్తూ ఉంటాను అన్నీ చూస్తూ ఉంటాను అన్ని సందర్శిస్తూ పట్టణాన్ని పట్టణాన్ని కూడా చూస్తూ గ్రామాల మీదగా వెళ్తూ అంతా చుట్టుపక్కల అంతా చూసుకుంటూ గ్రామాలకు పట్టణాలకు రెండిటికి తరచుగా వెళ్తాను అండి